హలో ఇదీ షాపేనా అండి హోల్సేల్ షాపేనా అండి క్లాత్ది అవును మీ షాప్లో క్లాత్స్ ఎలా ఉంటాయి బిజినెస్ ఎలా జరుగుతుందండి ఆహా అవునా ఓకే మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారండి అంటే క్లాత్స్ కానీ ఓకే ఓకే మేడం క్లాత్స్ అయితే బాగుంటాయి కదా అండి మంచిగానే రన్ అవుతుందా బిసినెస్ ఓకే ఓకే మేడమ్ ఓకే మేడం థ్యాంక్ యూ